తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం సాధారణంగా ఉష్ణ మండల మైదానం వేసవిలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి అయితే శీతాకాలంలో అవి పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవు వర్షపాతం సాధారణంగా ఏడాదికి వెయ్యి మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వేసవిలో వస్తుంది తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయానికి జీవనదారం శీతాకాలం తేలికపాటి మరియు ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల పంటలను సాగు చేయడానికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో రైతులు తమ పొలాలలో విత్తనాలు నాటడం మొక్కలను నీరుకు పెట్టడం మరియు కలుపుని తొలగించడం వంటి పనులు చేస్తారు వేసవిలో వేడి మరియు తేమ వాతావరణం వల్ల పంటలు పెరుగుదల దెబ్బతింటుంది ఈ సమయంలో రైతులు తమ పంటలను నీరు పెట్టడానికి మరియు తెగుళ్ళను నియంత్రించడానికి ఎక్కువ కృషి చేయాలి కాలాలు తూర్పుగోదావరి జిల్లాలో నివసించే ప్రజల రోజు వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి శీతాకాలంలో ప్రజలు తేలికపాటి దుస్తులను ధరిస్తారు మరియు బయట ఎక్కువ సమయం గడుపుతారు వేసవిలో ప్రజలు చల్లని దుస్తులను ధరిస్తారు మరియు ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు కొన్ని సంవత్సరాలలో తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా మరియు వర్షా పాతం తక్కువగా ఉంది ఉంటుంది ఈ మార్పులు వ్యవసాయం మరియు జనాభా పై ప్రతికూల ప్రభావం చూపుతాయి తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం మరియు కాలాలు ఈ ప్రాంతాల్లోని ప్రజలు జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి భవిష్యత్తులో వాతావరణ మార్పులు కారణంగా ఈ ప్రభావాలు మరింత తీవ్రం అవుతాయని అంచన